డ్రాయింగ్ అంటే నాకు చాలా ఇష్టము నేను డ్రాయింగ్ ని ఆశక్తిగా ఎప్పుడు ఇంట్రెస్ట్ గా చేసాను అంటే ఒకసారి మా స్కూల్లో మా సార్ వేశారు నాకు ఇష్టమైన ఆర్టిస్టు మా సారే ఎందుకంటే ఆ సారు ఎంతో చక్కగా డ్రాయింగ్ వేశారు చాలా అప్పటి నుండి నాకు డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది